నమస్కారం అండి రేపు ఇరవై తొమ్మిదో తారీకు ఉదయం ఆరు గంటలకీ మేము మీరు మా ఇంటి దగ్గరకి రాగలరు మేము కొమ్మాద్లో నివసిస్తున్నాము మేము ఇక్కడి నుండి సింహాచలం కైలాసగిరి బీచ్ తర్వాత కనక మహా లక్ష్మి అమ్మ ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలని సందర్శించాలి అనుకుంటున్నాము కాబట్టి మా కుటుంబం అంతా కలిసి విహార యాత్రకు బయటకు వెళ్దాం అనుకుంటున్నాము కాబట్టీ మీరు తప్పకుండా ఉదయం ఆరు గంటలకల్లా మా ఇంటి ఆవరణలో మీరు ఉండాలి మా చిరునామాని మీకు నేను పంపిస్తాను ఆ చిరునామాకి మాకు ఒక ఆటో పంపేలాగ మీరు చూడండి